హలో ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ సర్వీసేనా అండి మా పేరు చుండూరి యామిని అండి మేము ఒక వన్ వీక్ బ్యాక్ టీవీ బుక్ చేసాము కానీ కొంచెం ఫ్యూచర్స్ నచ్చక కాన్సిల్ పెట్టాము ఆన్లైన్ పేమెంట్ కూడా చేసాము ముందే బట్ కాన్సిల్ చేసిన తర్వాత మాకు రిఫండ్ అనేది ఇంకా పడలేదు బ్యాంక్ ఖాతాలో ఎందువల్ల అనేది మాకు ఇంకా త్రీ డేస్ అయిన మాన ఇంకా రిఫండ్ అనేది పడలేదు కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఓకే అండి బట్ కానీ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఇంత ఇన్ని డేసు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మనీ పడతాయని మెన్షన్ చేశారు కదా అందువల్ల మేము ముందే మనీ అనేది కూడా పంపించడం జరిగింది బట్ కానీ మాకు ఇంకా ఇంతవరకు ఒక మెసేజ్ కూడా దానికి సంబంధించింది రాలేదు సరే ఓకే అండి బట్ కానీ మాకు ఒక టూ డేస్లో ఎట్లు అయిన త్వరగా కొంచెం త్వరగా వచ్చేటట్టు చూడండి మనీ అనేది కొంచెం రిఫండ్ అయ్యేటట్టు చూడండి ఓకే థ్యాంక్ యూ అండి